నేను వ్యాపార కలా కళ కార్యకలాపాల్లో నైతిక పద్ధతులు మరియు సమగ్రతను నిర్ధారించడానికి

చాలా కృషి చేస్తాను అలాగే చర్యలు కూడా తీసుకుంటాను అవి ఏమిటి అంటే నేను అడ్వటైజింగ్ చేస్తాను ఎందుకంటే మన ప్రోడెక్టు తెలియాలి అంటే మన ప్రోడక్టు అందరికీ తెలియాలి అంటే అడ్వర్టైజింగ్ చేయటం చాలా ముఖ్యం అది ఎంతగానో అవసరం అవుతుంది అది చాలా మంచిది కూడా అందరికీ తెలు తెలియాలని చెప్పే విషయం ఇది అడ్వటైజింగ్ చాలా మంచి విషయం అడ్వర్టైజింగ్ చేయటం వలన దాని గురించి అందరూ తెలుసుకుంటారు అలాగే అందరూ కొంటారని కూడా నేను భావిస్తున్నాను ప్రోడక్ట్ విలువను పెంచుకోవడానికి నాకు తెలిసిన సెలబ్రిటీలను అడుగుతాను అందరూ తెలుసుకోవాలని కోరుకుంటాను